నేను వంటలు చేసేటప్పుడు రెండు రెండు వెజిటేబుల్స్ వేసి మంచిగా కర్రీస్ చేస్తుంటాను అందులో నూనెలు ఇంకా మసాలాలు అవి అన్నీ వేరువేరుగా వాడి మంచిగా ఆశీర్వాద్ లాంటివి వాడి వాటికి టేస్ట్ వచ్చేలా చేస్తాను